నేడు భారత దేశం ఎదుర్కొంటున్న కొన్ని అతి పెద్ద పర్యావరణ సమస్యలు ఏమిటి అంటే చాలానే ఉన్నాయి ఒకప్పుడు ప్రకృతి ఇప్పుడు ప్రకృతి పోల్చుకుంటే ఇప్పుడు ప్రకృతి చాలా దారుణంగా తయారవుతుంది ఎలాగంటే అప్పటి కాలంలో మన దేశంలో కాకో కాదు ఎక్కడా మన ప్రపంచంలోనే బండ్లు వాహనాలు లేకుండేవి వాహనాల వల్ల మన గాలి చాలా కలుషితమవుతుంది ఆ గాలి ఏమవుతుందంటే మొత్తము ఆకాశంలోకి పోయి మన ఎర్త్కున్న ఓజోన్ లేయర్ని మొత్తము హోల్స్ వచ్చేటట్టు చేస్తుంది దానివల్ల మనకి సూర్యుడివి కిరణాలు మన భూమి లోపలికి వచ్చి చాలా ఎండ భరిస్తున్నాము దాని వల్లనే మనకి గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మొత్తము ఎక్కువ అవుతున్నాము రోజు రోజుకీ మన సూర్యుని నుంచి వచ్చే కిరణాల వల్ల టెంపరేచరు భూమి ఎక్కువ వేడెక్కుతుంది దానివల్ల మనము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఎండకాలము ఏప్రిల్ మేలో రావాల్సింది జనవరి నుంచి చాలా ఎండలు భరిస్తున్నాము ఇదొక ప్రధాన సమస్య ఇంకా మన చుట్టుప్రక్కల ఉన్న అడివులను కట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు దాని వల్ల మనకి ఆక్సిజను ఆక్సిజన్ కంటెంట్ తక్కువ అవుతుంది ఇప్పుడు ఇంకొంత కాలమయితే ఆక్సిజన్ని కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుందేమో అందుకంటే అన్ని చెట్లను అన్నీ అడవులను నరికేస్తూ వెళ్ళిపోతున్నారు దాని ప్లేస్లో మళ్ళీ ఇండస్ట్రీస్ని ప్లేస్ చేస్తున్నారు అంటే ఇండస్ట్రీస్ని పెడుతున్నారు ఆ ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గాలిలో నుంచి ఆ గాలిలో కూడా చాలా భయంకరమైన భయంకరమైన ఎయిర్ ఉంది గాలులు ఉన్నాయి ఆ కెమికల్సు ఆ గాలిలో భయంకరమైన కెమికల్స్ కలిసి బయటికి వదిలేస్తుంటారు ఆ కెమికల్సు పీల్చి మనుషులు జంతువులు అట్లనే ఆ కెమికల్స్ ఏమవుతాయి అంటే వాటర్లోకి పోతాయి దీనివల్ల మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారు అట్లనే జంతువులు ఎఫెక్ట్ అవుతుంది ఇంకా వాటర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మనుషులు ఆ గాలిని పీల్చుకోవడం వల్ల మనిషి లోపల వివిధ రోగాలు వస్తున్నాయి జంతువులకి కూడా ఈ వివిధ రోగాలు వస్తున్నాయి ఇంకా వాటర్ లోపల నీటి లోపల ఉన్న చాపలు ఇలా అక్వాటిక్ లైఫ్కి మొత్తం చాలా ఇబ్బంది ఫే ఫేస్ చేస్తుంది వాటర్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే మొత్తం వాటర్లో ఉన్న వేస్ట్ను మొత్తము రివర్ రివర్స్లోకి పంపిస్తున్నారు దాని వల్ల దా లోపలున్న చేపలు చచ్చిపోతున్నాయి అవి మొత్తమూ గలీజ్గా మొత్తము దాని మీద అది మొత్తము ఎట్ల ఫామ్ అవుతుందంటే దాని మీద మొత్తం వైట్ కలర్లాగా వచ్చి దానివల్ల లోపల ఉన్న జంతువులు జీవ వాటర్లో ఉన్నే అన్ని ఫిషెస్సు టర్టాయిస్ లైక్ అక్వాటిక్ లైఫ్ మొత్తం చచ్చిపోతుంది అవి ఒక్క ఉన్న ఉన్నప్లేస్లో ఒక్కొక్క ఉన్నప్లేస్లో అవి ఆ వాటర్లో ఉన్న ఆనిమల్స్ ఏవైనా సరే వాటర్లో ఆ వాటర్ దాగుతున్న ఆనిమల్స్ లేదా వాటర్ అన్నీ దగ్గర సప్లై పోతుంది కదా అవన్నీ తాగడం వల్ల లేదా వాటర్ ఫ్లో కావడం వల్ల దాని నుంచి చాలా రోగాలు వస్తున్నాయి ఇంకొకటి అందరూ వాటర్ని బాగా వేస్ట్ చేస్తున్నారు ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ ఇంకొక మెయిన్ రీజను ప్లాస్టిక్ ఏంటంటే మట్టిలో కలసిపోదు మట్టిలో కలిపి పోకపోవడం వల్ల అది ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి అయినా అది అట్లనే ఉంటుంది అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే చెట్లు పెరగడానికి ఇంకా కొన్ని ఆవులు ప్లాస్టిక్ని తిని చనిపోతున్నాయి అది మెయిన్ ప్రాబ అది మెయిన్ ఇబ్బంది ప్లాస్టిక్ని తయారు చేయడం ఆపేసేయాలి దానికి బదులు మనము పేపర్ పేపర్తో చేసిన వస్తువులను వాడటము ముఖ్యము ఇంకా మనము ఈ ఎయిర్ వాహనాల నుంచి వచ్చే గాలిని తక్కువ చేయాలి తక్కువ చేస్తే దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తక్కువ అవుతుంది వాటర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటర్ని కూడా చాలా వాటిని ప్యురిఫై చేసి ఓషన్స్కి రివర్స్కి పంపించేయాలి అట్లా కొంత వరకు ఆ వాటర్ పొల్యూషన్ కూడా తక్కువవుతుంది ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ పొల్యూషన్ భూమి కూడా కరాబ్ అవుతుంది ఈ ఏయిర్లో ఉన్న కెమికల్స్ అన్నీ వర్షం రూపంలో క్రింద పడి వర్షం నుంచి భూమి లోపలికి వస్తాయి ఆ భూమి ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అన్నీ భూమి అబ్సర్బ్ చేసుకుంటాయి దాని వల్ల పంటలు కూడా సరిగ్గా పండే అవకాశాలు తగ్గిపోయిన ఆ పంటలు ఆ భూమిలో ఉన్న మట్టి దేనికి పనికి రాకుండా అవుతుంది మొత్తం భారత దేశంలో ఇప్పుడైతే ఒక్క వరకు ఒక ప్రకారం వరకు కొద్ది కంట్రోల్ అవుకుంటూ వస్తుంది అనుకుంటున్నాను నేను పొల్యూషను ముందు ముందు ఫ్యూచర్లో ఏం అవుతుందో తెలియదు